హలో మీ షాప్లో ఐస్క్రీమ్స్ ఉన్నాయా అండి నాకు బటర్స్కాచ్ మరియు వెనీలా ఐస్క్రీమ్స్ కావాలి నాకు ఈ రెండూ ఐస్క్రీమ్స్తో పాటు ఫ్రైడ్ ఐస్క్రీమ్ కావాలి వాటి కాస్ట్ ఎంత

ఇంటికి మరియు ఫంక్షన్స్కి డోర్ డెలివరీ ఉందా పికప్ అండ్ సర్వీస్ చేయడం కూడా మీర్ చూస్కుంటారా ఓకే థ్యాంక్ యూ అండి మీ విజిటింగ్ కార్డివ్వండి అవసరమైతే మీకు మేం కాల్ చేస్తాము సరే అండి తప్పకుండా ఓహో అవునా

సరే అండి వెల్కమ్